పారడైస్ రెస్టారెంట్ వాళ్ళ అండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మీ రెస్టారెంట్ తెరిచి ఉంటుందా లేదా మూసి ఉంటుందా కొంచెం చెప్పగలుగుతారా మీ రెస్టారెంట్లో ఏ ఏ రకాల ఆహార పదార్థాలు ఉంటాయి అండి బిర్యానీలు టిఫిన్లు అంటే దోశలు ఇడ్లీలు వడలు అలాంటి ఆహారాలు ఉంటాయా ఇంకా చికెన్ కబాబ్స్ చిల్లి చికెన్ వంటివి ఓకే అండి ఇంకా తినుబండారాలు జ్యూస్లు అలాంటివి ఉంటాయా మీ రెస్టారెంట్కి స్విగ్గీ జొమాటో ఆన్లైన్ యాప్లో డెలివరీ సౌకర్యం ఉన్నదా మాది సంగారెడ్డి అండి సంగారెడ్డికి డెలివ ఫుడ్ ఆర్డర్ కల్పిస్తున్నారా మీ రెస్టారెంట్ వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకి మేము వద్దాం అనుకుంటున్నాము మీ రెస్టారెంట్కి అది తెరిచి ఉంటుందా అని కాస్త చెప్పగలగరా ఇంకా మీ రెస్టారెంట్లో ప్రత్యేకమైన ఆహారాలు ఏమిటో కాస్త తెలియజేయగలుగుతారా మీరు ఫుడ్ డెలివరీ సౌకర్యాలు కల్పిస్తున్నారా అన్ని ప్రాంత మీ బ్రా అంటే మీ రెస్టారెంట్ ఎక్కడెక్కడ బ్రాంచులు ఉన్నాయో కాస్త చెప్పగలుగుతారా అంటే మాకు దగ్గరలో ఉన్నవి ఏవో మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము